హలో ట్రావెలింగ్ ఏజెంట్ గారేనా మేము శివుడు శివుడు గుళ్ళు అన్నీ పోదామని అనుకుంటున్నాం మాకు ఒక ఐదు రోజులు బస్సు కావాలి శ్రీశైలం మహానంది ఇంకా అవసరమైతే ఇంకా కూడా పోతాం మొత్తం మాకు ఏడు రోజులు కావాలండి

రోజుకి బస్సుకు ఎంత పడుతుంది అండి

డ్రైవర్కి

అవి మేము మాట్లాడుకుంటాం

మా దాంట్లో మొత్తం పదిహేను మంది ఉన్నాం అండి పదిహేను మందికి ఒక బస్సు కావాలి ఇంకా డిక్కీలో ప్లేస్ కొంచెం ఎక్కువ కావాలి మాకు అలాంటి బస్సు ఉంటే చూడండి

మీ బస్సు ఎంత మైలేజ్ ఇస్తుంది అండి బాగా ఇస్తుంది అన్నమాట

మాకు ఈ శనివారం పంపిచండి

ఒక వారం మొత్తం కావాలి

ఈ శనివారం నుంచి వచ్చే శనివారం వరకు కావాలి

ధన్యవాదాలు